ఇంకా ఊర్లో ఒక్కొక్కరిని కూర్చోబెట్టుకుంటా ఏంటిది ఎట్లా అని మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏందంటే ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ మీ కొడుకు ఏం చదువుతున్నాడు అని అంటే కూడా ఆరవ తరగతి ఆరవ తరగతి కాకుండా ఏ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఇంగ్లీష్ అసలు మన తెలుగు భాషనే ప్రతి ఒక్కరు మర్చిపోయేలాగా ఫస్ట్ మన భారతీయులే చేస్తున్నారు మనకు పురాతన కాలంలో తెలుగు అంటే ఒక పెద్ద అది తెలుగు పండితులు ఏంటంటే మన తెలుగు భాషను ప్రతి ఒక్కటి చిన్న చిన్నగా అన్ని వివరించుకుంటా ఏంటిది ఎవరు ఎట్లా అని ప్రతి ఒక్కటి వివరించే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ తెలుగు పండితులు ఎవరు కనిపిస్తలేరు మళ్లీ మనం చదువుకున్న చదువుల కంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియంల వేయడం వల్ల బాగా ఇబ్బంది అవుతుంది అంటే ఎవరు ఏంటంటే ఇంగ్లీషుల ఎవరు ఏంటి ఎట్లా అని మాట్లాడితే చాలు నాకు తెలుగు రాదు ఇంగ్లీష్ల మాట్లాడు లేదంటే వేరే భాషలో మాట్లాడు అంటుర్రు అస్సలు మన తెలుగు తెలుగు అనే పదంనే ప్రతి ఒక్కరు మర్చిపోతున్నారు మన స్కూల్లో టీచర్స్ డే అప్పుడు ప్రతి ఒక్కరు తెలుగుని ఎంచుకునేవారు ఏందంటే మన మాతృభాష తెలుగు కాబట్టి ఎవరు ఎవ్వరైనా ప్రతి ఒక్కరూ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటే తెలుగు ఎందుకంటే ప్రతి ఒక్కటి దాంట్ల ప్రతి ఒక్కరి గురించి వివరించుకుంటా వారు చేసిన పనులు వారెట్లా కష్టపడ్డారు ఏంటిదని ప్రతి ఒక్కటి చెప్పుకుంటా రావచ్చు కానీ ఇప్పుడు మన రెండు మూడు సంవత్సరాల కింద కంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అసలు ఏమి చెప్పాలి అనుకుంటున్నామంటే ఈ భాష మళ్ళీ ఇంగ్లీష్ ఇంగ్లీష్ ప్రతి ఒక్కటి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ మీదనే పోతుంది కాని మన తెలుగు భాషను మర్చిపోతున్నారు